మీ ప్రశ్న తాలూకు పూర్తి మరియు దీర్ఘమైన సమాధానం ఇక్కడ ఉంది మీ ప్రాంతంలోనే కళలు చేతి పనులు లేదా రంగు వారి పనిలో కొత్త అభివృద్ధి చూపిస్తున్న సాంకేతికతలను ఎలా ఉపయోగిస్తున్నారు లేదా పొందుపరుస్తున్నారు సూచన డిజిటల్ మీడియా వర్చువల్ రియాలిటీ అండ్ త్రీ డి ప్రింటింగ్ నా ప్రాంతంలో కలలు చేతి పనులు మరియు రంగు వారి పని అనేవి పాతకాలం నుండి ఒక గొప్ప సాంప్రదాయాన్ని కలిగినవిగా ఉంటూ వస్తున్నాయి ఇవి కేవలం నైపుణ్యాన్ని కాకుండా సంస్కృతిని జీవన శైలిని మానవ విలువ విలువలను ప్రతిబింబించే కళారూపాలుగా కొనసాగుతున్నాయి అయితే నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తుంటే ఆ అభివృద్ధి ఆ సాంప్రదాయ కలలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇవి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత ప్రజలకు చేరువవుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఉదాహరణకు నా ప్రాంతంలోని హస్త కళలు నెమలికొమ్మ పని చీరలు డిజైన్ గమ చాలా తయారీ వంటి వాటిలో ఇప్పుడు డిజిటల్ డిజైనింగ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది గతంలో చేతితో గీసే డిజైన్లను ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత డిజైన్ సాఫ్ట్వేర్లతో రూపొందించి మరింత శ్రద్ధగా ఖచ్చితంగా తయారు చేస్తున్నారు